కోనసీమ జిల్లాలో ప్రధానమైన స్థానిక సమాచార మార్గాలు ఏమిటంటే ఒకటి లోకల్ పేపర్ అనేది ఉంటుంది పేపర్ స్థానిక పేపరు ఇంకొకటి ఏమిటంటే సమాచారాన్ని అందించడానికి మనకి వార్తా ఛానల్లు కూడా ఉన్నాయి అదే న్యూస్ ఛానల్లు అవి ఏమిటంటే రావులపాలెంలో ఒకటి ఉంటుంది ఆర్వీఎం అని ఆర్వీఎం ఛానల్ ఒకటి అలాగే అలాగే మన కొత్తపేటలో కొత్తపేటలో ఉండే కేఎంటి ఛానల్ అని ఈ రెండు ఛానల్లు ఎంతో విస్తృతంగా వాడబడతాయి మన కోనసీమ ప్రజల చేత ఎందుకంటే దాంట్లో మనకి స్థానికంగా ఇతర సమాచారం కానీ లేదా ఎక్కడ ఏదైనా వార్తలు గాని అలాగే మన మన జిల్లాలో ప్రధానంగా వచ్చే అదే అవి ఎక్కడ ఏం జరిగినా కూడా వచ్చే ప్రధాన న్యూస్ ఛానల్లు మనం చెప్పినట్టు ఆర్వీఎం అలాగే కేటీఎమ్ ఈ రెండు ఛానల్లోను మంచిగా వస్తాయి ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక ఈ సమాచార మాధ్యమాలు మన ఒకరితో ఒకరికి ఎలాగా సంబంధాన్ని ఏర్పరిస్తున్నాయి అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్ ఛానల్లో మనకి ఏదైనా సమాచార వచ్చినప్పుడు కొంతమంది మనము అరుగులు మీద కూర్చొని లేదా కొన్ని స్థానిక పనులు చేస్తున్నప్పుడు మనము కొన్ని కొన్ని మాటలనేవి మాట్లాడుతూ ఉంటాము ఆ మాటలు మనకి అరుగు మీద కూర్చున్నప్పుడు మన పెద్దవారితో కానీ మన స్నేహితులతో కానీ ఇరుగుపొరుగు వారితో కానీ కూర్చొని మాట్లాడే ట సమయంలో ఇలా ఇటువంటివన్నీ కూడా మనము చర్చించుకోవడం జరుగుతుంది ఈ పేపర్లో ఇలాంటి వేశారు ఆ పేపర్లో ఇలాంటి వేశారు ఇలాగే ఓ ఛానల్లో ఇలాంటి చెప్పారు ఇలా ఇలా మనము కొన్ని విషయాలను మనము ఏదన్నా అరుగు మీద కూర్చొని లేకపోతే ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు చాలానే ఉన్నాయి స్థానిక వార్తా పత్రిక పేరేమిటి అంటే స్వభూమి స్వభూమి వార్తాపత్రిక అనేది మన కోనసీమలో కొంచెం బాగానే కొనుగోలు అయ్యే పేపర్ అది దాంట్లో కూడా కూడా మంచి మంచి సమాచారం ఉంటుంది అంటే మన జిల్లాలో ఏదైనా విద్యకు సంబంధించిన సమాచారం కానీ లేదా ఉద్యోగ అవకాశాలు సంబంధించిన పేపర్ పేపర్లు కానీ లేదా ఇంకా ఉంటున్నాయి కదండీ ఈ పొలిటికల్ న్యూస్లు రాజకీయాలకు సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా ఆ పేపర్లో ఎంతో బాగా చూపిస్తారు మనం మీ జిల్లాలో